నాకు ఇష్టమైన సామెతలు జాతీయాలు చాలా ఉన్నాయి అయితే వాటిలో కొన్ని సామెతలు అడిగేవాడికి అన్నం పెట్టకూడదు అడగనివాడికి అప్పు ఇవ్వకూడదు రెండవది ఆశ చస్తే మనిషి చస్తాడు ఇంకోకటి ఉండేది ఒక్క పిల్ల ఊరంతా మేనరికం మరొకటి కష్టసుఖాలు తోడుగా ఉంటాయి మరొకటి చెప్పిన మాట తప్పకూడదు మరొక సామెత మంచి మిత్రుడు కొరకడానికి బంగారు గడ్డపార అలాగే బాబు చేస్తే మంచి పేరు చెడ్డగా చేస్తే చెడ్డ పేరు తొందరపడితే తోక తెగిపోతుంది మరొక సామెత నీతి లేని రాజు రాజ్యం నాశనం అవుతుంది అలాగే కొన్ని ఇష్టమైన జాతీయాలు మా తెలుగు తల్లికి మల్లెపూల దండ మా తెలుగువారికి తెలుగు భాషే గొప్పది తెలుగుదేశం తెలుగువారిది అలాగే తెలుగు వారికి ఒకటే తల్లి ఒకటే తండ్రి అనే సామెత తెలుగువారికి ఒకటే బలం ఒకటే ధైర్యం అలాగే తెలుగు వారికి ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం తెలుగు వారికి ఒకటే గమ్యం ఒకటే మార్గం తెలుగువారికి ఒకటే నీవ నినాదం ఒకటే ఘోషణ తెలుగువారికి ఒకటే జెండా ఒకటే గుర్తు ఇలా సామెతలు మరియు జాతీయాలు మన జీ జీవితానికి చాలా మంచి జీవితాలకు మంచి నీతులను నేర్పుతాయి మనం వాటిని మన జీవితంలో కూడా అనుసరిస్తే మంచి జీవితం గడపగలం